మా ఇంట్లో మేము మొత్తం ఆరుగురం ఉంటాము నేను మా తమ్ముడు మా అమ్మ నాన్న చెల్లి అక్క మరియు మా తాతయ్య మా నాన్న ప్రతీరోజు గొర్ల దగ్గరికి వెళ్తాడు మాకు గొర్లు ఉన్నాయి మా తమ్ముడు తొమ్మిదవ తరగతి చదువుతున్నాడు మా అమ్మ పొలంలో పని చూసుకుంటుంది ఇంట్లో చూసుకుంటుంది కూలికి కూడా వెళ్తుంది చెల్లి తొమ్మిదవ తరగతి చదువుతుంది అక్కకి పెళ్ళి చేసి పంపించాము అక్కకి ఇప్పుడు ఇద్దరు పాపలు ఒక బాబు మా అమ్మ మా నాన్న నన్ను మా తమ్మున్ని మా చెల్లిని బాగా చూసుకునేవారు నేను మా తమ్ముడు కలిసి రోజు పొద్దున్నే పొలం దగ్గరికి వెళ్తాము ప్రతీరోజు పొద్దున్నే ఆడుకుంటూ పాడుకుంటూ నడుచుకుంటనే పొలం దగ్గరికి వెళ్తాము పడుకునే ముందు మా తాతతో కథలు చెప్పి పడుకుంటాము చెప్పకుంటే నిద్రనే పోము చెప్పేదాకా అడుక్కుంటాము విరా విరామ సమయంలో మా కుటుంబ సభ్యులంతా వయసుతో సంబంధం లేకుండా అందరం కలిసి మెలిసి ఆడుకునేవాళ్ళము మా మధ్య ఎటువంటి ద్వేషాలు లేకుండా అందరితో కలిసి మెలిసి ఉంటాము రాత్రి భోజనం తినేటప్పుడు అందరం కలిసి తింటాము నేను మా చెల్లి ఇద్దరం హాస్టల్లో ఉంటాము హాస్టల్ కన్నా ఎక్కువ ఇంటి దగ్గరికే ఇష్టపడతాము ఇంటి దగ్గరికే ఎక్కువ వస్తాము ఎందుకంటే మాకు హాస్టల్లో ఉండడం అంత ఇష్టం ఉండదు ఇంటి దగ్గర అయితే తాతయ్య అమ్మ నాన్న అందరు ఉంటారు కాబట్టి ఇంక వాళ్ళతో మంచిగా ఆడుకుంటూ ఉంటాము పొలం దగ్గరకి పోవడము ఇంట్లో ఆడుకుంటూ ఉండడము పని చేసుకుంటూ ఉండడము మాకు ఇంటిదగ్గరనే ఎక్కువ ఇష్టం ఉంటుంది హాస్టళ్ళ ఏం ఇష్టం ఉండదు